నమస్తే సార్ మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేము అంటే సార్ ఇక్కడి నుంచి మేము భద్రాచలం యొక్క రాములవారి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము ఒక ఏడుగురం ఉన్నాము ఎంత ఛార్జ్ అవుతుంది సార్ ఒక ఎడుగురం ఉన్నాం సార్ మేము ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు లూనావ్ శరత్ కుమార్ సార్ ఇక్కడే హైదరాబాదులో ఉంటున్నాను అంటే నెక్స్ట్ మంతు ట్వంటీ ఫైవ్ కని ప్లాన్ చేసుకుంటున్నాం సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఫ్యామిలీ గ్యాదరింగ్ మాకు డ్రైవర్తో కావాలి సార్ విత్ మనం లగేజ్ ఫ్యామిలీ వేకెన్సీస్ లెక్క సార్ రూమ్ ఒక టూ డేస్కి స్టేకి కావాలి సార్ సరే సార్ ఏం కాదులే కొంచెం చూసి తీసుకోండి మీరు సరే సార్ అది మొత్తం పోల్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం మనం కలిసినప్పుడు సరే సార్ మరి థాంక్యూ సార్